తెలుగు భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రావిడ భాష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాజభాషా త్రిలింగ పదము నుంచి తెలుగు పదం వెళ్ళబడింది అంటారు తేనె వంటిది కనుక తేనుగా అనె అనేయాలని కొందరంటారు తేనే అంటే దక్షిణమున దక్షిణ దిక్కునకు చెందిన భాషా తేనుగు అదే తెలుగుగా మారిందని కూడా చెబుతారు క్రీస్తుపూర్వం నాలుగొందల నాటి శిధిలాలలో తెలుగుభాష ఉందాన్ని బట్టి ఈ బాష ప్రాచీనత మనకు తెలుస్తుంది ఏమైనా తెలుగు భాష మూల అన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు అయినా కూడా క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజుల సృష్టించిన గత సప్త సతీ అనే రాష్ట్రి ప్రక్యర్తి పద్య సంకల్పనలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి కాబట్టి తెలుగు భాష మాట్లాడేవారు శాతవాహన వంశపు రాజులు ఆగమనానికి ముందుగా కృష్ణ గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండేవారే ఉంటారని నిర్ణయించవచ్చు ఇలా తెలుగువారు తమ గుర్తింపును భావాన్ని వ్యక్తీకరిస్తారు